సుదీర్ఘ చిత్రకళ ప్రాజెక్టుపై పనిచేయడం కోసం ఎంతో క్రమశిక్షణ ప్లానింగు పట్టుదల మనకు అవసరం ముందుగా ఒక స్పష్టమైన కాన్సెప్ట్ ఉండాలి మనం ఏం చేస్తున్నాము అనేది ఒక స్పష్టత ఉండాలి దానికి ఏ విధమైన చిత్రం వేయాలి అనుకుంటున్నామో దాని మూలభూత లక్ష్యాలు ఏమియ్ ఫస్ట్ మొదటగా నిర్ణయించుకోవాలి తర్వాత దానికి అవసరమైన వాటి గురించి ఆలోచన చేయాలి దానికి ఏమైనా అవసరమైన స్కెచ్లు ప్రాథమిక డ్రాఫ్ట్లు అవన్నీ తయారు చేసుకో అవన్నీ తయారు చేసుకోవాలి తర్వాత వాటి గురించి ఆలోచన తర్వాత వాటి గురించి ఆలోచన చేయాలి దీని ద్వారా మొత్తం పనిని ఒక చిన్న చిన్న దశలుగా విభజించుకోవచ్చు అలా పనిని చిన్న చిన్న విభాగాలుగా విభజిస్తే ఒత్తిడిని మనం తగ్గించుకోవచ్చు రంగులు షేడింగ్ పైన డీటెయిల్స్ వంటి అంశాలను క్రమంగా దానిలో చేర్చుకోవాలి మరీ తొందర పడకుండా ప్రతీ దశను సమర్థవంతంగా పూర్తి చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి మధ్యలో పని ఆగిపోకుండా ప్రతిరోజు దానికోసమే మనం కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉండాలి అసలు ముఖ్యంగా సృజనాత్మకలు నమ్మాలి మనలో ఉన్న సృజనాత్మకను నమ్మాలి కొన్ని కొత్త కొత్త సృజనాత్మకతలతో కొత్త కొత్తగా మనం తయారు చేసుకోవాలి కొన్నిసార్లు మన ఆలోచన ప్రకారం పని జరగదు అలా జరగినప్పుడు ఏం చేయాలంటే కొత్త ప్రేరణ పొందేందుకు ప్రకృతిని ఇతర కళాకారుల నుండి వాళ్ళు చేసే పనులను పరిశీలించాలి అప్పుడు మనకు కొత్త కొత్త ఆలోచనలు వచ్చి కొత్తగా చేయగలుగుతాము చివరగా అసలు పూర్తైన చిత్రం ఎలా ఉండాలనే విషయాన్ని ముందే ఊహించుకోవాలి అలా ఊహించుకోవడం వల్ల ముందుగా చాలా బాగా చేయవచ్చు అసలు ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో పనిచేస్తే ఏదైనా పెద్ద ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయవచ్చు